నేను వంట చేసేటప్పుడు రకరకాల వస్తువుల్ని పాత్రల్ని గరిటల్ని ఉపయోగిస్తూ ఉంటాను ఎప్పుడు ఏమి ఉపయోగించాలి అనేది నేను చేసే వంటకం పైన ఆధారపడి ఉంటుంది నేను ఏదైతే చేస్తున్నానో ఆ వంటకాన్ని ఆధారం చేసుకొని నేను ఉపయోగించే పాత్రలను ఉపయోగించుకుంటాను నేను పప్పు వండాలనుకుంటే కుక్కర్ని ఉపయోగించుకుంటాను కుక్కర్ని ఉపయోగించుకుని పప్పు అలాంటివి వండు కుంటాను అన్నం వండాలంటే ఒక పాత్రని ఉపయోగించుకుంటాను అలాగే ఏదైనా కూరగాయల వంటకం చేయాలంటే ఒక చిన్న పాత్ర లాంటిది తీసుకొని గరిట తీసుకొని ఆ ఉల్లిపాయలు అవి వేయించుకోవడానికి గరిటతో ఉపయోగించుకుంటూ ఉంటాను కొన్ని కడాయిలు అలాంటివి ఉపయోగించుకుంటాను అలాగే పకోడీలు అలాంటివి ఏమన్నా చెయ్యాలి అని అననుకుంటే అప్పుడు మూకిడి లాంటిది ఉపయోగించుకుంటూ ఉంటాను మూకిడిలో అయితే పకోడాలు లాంటివి చేసుకోవడానికి చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి మూకిడ లాంటివి ఉపయోగించుకుంటాను అలాగే చపాతీలు దోసలు అవి కాల్చడానికి అయితే పానా ఉంటుంది కద దాన్ని ఉపయోగించుకుంటాను

ఈ వస్తువుల్ని పట్టుకోవడానికి తిప్పడానికి ఇలాంటివి ఉపయోగించుకుంటూఉంటాను అలాగే కత్తి కురగాయలు పండ్లు కోసుకోవడానికి కత్తిని ఉపయోగించుకుంటాను చాకు కొంచెం పెద్ద చాకు అలాంటివి తీసుకొని మాంసం కాని చేపలు కోసుకోవటానికి కాని ఉపయోగించుకుంటాను పెద్ద పెద్ద చెంచాలు స్పూన్లు ఇలాంటివి ఎందుకు ఉపయోగించుకుంటాను అంటే పప్పు ఆలాంటి కల్పుకోవడానికి ఉపయోగించుకుంటాను చిన్న చెంచాలు ఎందుకు ఉపయోగించుకుంటాను అంటే చట్నీ అలాంటివి తోడుకోవడానికి ఉపయోగించుకుంటాను టీస్పూన్ లాంటివి కూడా ఉపయోగించుకుంటాను అవెందుకు ఉపయోగించుకుంటానంటే చెక్కర ఉప్పు అలాంటి కొన్ని కొల్చుకొని వేసుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకని అలాంటి చిన్న చెంచాలు ఉపయోగించుకుంటూ ఉంటాను అలాగే నేను వంట చేసేటప్పుడు ఇంక నేను ఏ వంట అయితే చేయాలి అనుకుంటున్నానో వాటికి ఏవైతే ఉపయోగపడుతాయో ఆ విధాంగా ఇలాంటివన్ని ఉపయోగించుకుంటాను చపాతీ చేసుకునేటప్పుడు చపాతీ కర్ర అలాంటివి ఉపయోగిచుకుంటాను ఈ విధంగా నేను వంట చేయాలి అనుకుంటున్నప్పుడు వంటను ఆధారం చేసుకుని నాకు కావాల్సిన వస్తువులన్నీ ఉపయోగించుకుంటాను